మా పరిసరాలలో నేను షికారు చేస్తున్నప్పుడు రోడ్ సైడ్ పక్కన ఉన్న నిండిపోయి ఉన్న అనేక చెత్త డబ్బాలను నేను గమనించాను దాని ద్వారా అనేక జబ్బులు వస్తాయి అని గ్రహించి జనాలకి మంచిది కాదని చెప్పి నేను వాటిని క్లీన్ చేయించే చర్య తీసుకోవాలని మరియు ఆ సమస్యను నివేదించాలని నిర్ణయించుకున్నాను దానికోసం నేను అధికారి గారి ఫోన్ నెంబర్ని సేకరించగలిగాను ఎందుకంటే ఆ చెత్తని అలా వదిలేయడం వల్ల చాలా సమస్యలు ఏర్పడతాయి దానికోసం ఖచ్చితంగా ఆ సమస్య నివేదించడానికి స్థానిక వ్యర్తాల నివారణ అధికారికి ఫోన్ చే చేస్తాను అని ఆ సమస్యని పరిష్కరించాలి అని నిర్ణయించుకున్నాను ఎలా అయినా మొదటిగా ఆయనకి ఫోన్ చేసి నా పేరు మరియు ఎక్కడ ఉన్నానో ఏ ప్రాంతం నుంచి ఫోన్ చేస్తున్నానో అని అన్నీ వివరించి చెప్పాను ఎందుకు నేను చేస్తున్నాను అంటే కార్యాచరణ సమస్యను పరిష్కరించడానికి లేదా లక్ష్యాన్ని సాధించడానికి చర్యను తీసుకోవడం కోసం నేను మీకు కాల్ చేశాను ఎందుకంటే ఆ చెత్త అలా ఉండడం మంచిది కాాదని సో నా సమస్యను గ్రహించి మీరు కొంతమందిని క్లీన్ చేసే వాళ్ళని పంపిస్తే వాళ్ళు అవన్నీ క్లీన్ చేసి శుభ్రంగా ఉంచుతారు అని భావిస్తున్నాను ఎందుకంటే దాని వలన చాలా సమస్యలు వస్తాయి అందుకని మా స్ట్రీట్ పేరు ఇది మేము చేసే సహాయం వల్ల నలుగురు బాగుండాలి అని చెప్పి ఈ సమస్యను పరిష్కరించాలి అని ఎలా అయినా మాకు మీరు సాయం చేయాలి అని చెప్పి నేను మీ ద్వారా కాంటాక్ట్ అయ్యి దాన్ని క్లీన్ చేయాల్సిందిగా కోరుతున్నాము